మా పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమైన పరిసరాలు ఆర్థిక కార్యాలు చాలానే ఉన్నాయి దాంట్లో ఆర్థిక కార్యాల వల్ల వచ్చే ఉపయోగాలు ఎందరో తెలుసుకోలేని ఎన్నో పనులు ఎన్నో వ్యవస్థలు చాల ఉన్నాయ్ దాంట్లో మనం జిల్లాలో పండించే మొక్కలు గాని ఏవైనా అన్ని మనకి తెలిసి ఉండాలి జిల్లాలో మనం పండించే మొక్కజొన్న పత్తి చెరుకు కూరగాయలు మరియు పండ్ల వంటి అనేక రకాల పంటలు పండిస్తారు అలానే తయారీలో జిల్లాలో అధిక వ్యవస్థలో రెండవ అతిపెద్ద భాగం అనేది మన పశ్చిమగోదావరి జిల్లా అని చెప్పగలను అలానే భీమడోలో షుగర్ ఫ్యాక్టరీ పేపర్ మిల్ కాఫీ కంపెనీ ఇతర కర్మాగారాలు చాలానే ఉన్నాయి షుగర్ పేపర్ కాఫీ మరియు ఇతర కర్మాగారాలు కూడా చాలావరకు తయారీ అవుతున్నాయి అలానే సేవరంగంలో జిల్లా ఆర్థిక వ్యవస్థలోకి మూడవ అతిపెద్ద భాగం అవ్వడం ఘన విశేషం అలానే షాపులు బ్యాంకులు హాస్పిటల్లు రెస్టారెంట్లు హోటల్లు ఇతర సంస్థలు మా పశ్చిమగోదావరి జిల్లాలో చాలానే ఉన్నాయి ఈ సేవా సంస్థలు ప్రజలకు అవసరమైన వస్తువులను సేవలను అందిస్తున్నాయి అలానే మా వెస్ట్ గోదావరిలో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది ఇంకనూ అధికంగా చెందుతూ అభివృద్ధి పొందుతుందని కోరుచున్నాను